మా గ్రామంలో అప్పులు సాధారణంగా రైతులు కూలి పని చేసుకునేవాళ్ళు అప్పులు తీసుకుంటూ ఉంటారు అసలు ఎందుకోసం తీసుకుంటారంటే వాళ్ళు వాళ్ళ పిల్లలని చదివించుకోవడం కోసం వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయడం కోసం వాళ్ళని దూరప్రదేశాలకి పంపించడంకోసం వాళ్ళు అప్పు తీసుకుంటారన్నమాట అప్పు తీసుకోవడానికి వాళ్ళు జమిందారుల దగ్గరకి లేకపోతే వ్యాపారస్తుల దగ్గరకి వెళ్ళి వాళ్ళు అప్పు తీసుకుంటూ ఉంటారన్నమాట అప్పుకి వడ్డీ అని ఇంకా లేట్ అయితే చక్రవడ్డీ అని ఇలాంటి వడ్డీలు వేసి అప్పులు వాళ్ళు చెల్లించుకుంటారన్నమాట అలాంటి టైమ్లో తీసుకున్న అప్పు కట్టలేక ఈ రైతులు వ్యాపారస్తులు అదే కూలి పని చేసుకునేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట అప్పుడు వాళ్ళు చాలా ఇది అయిపోతూ ఉంటారన్నమాట మానసికంగా క్రుంగిపోయి ఆత్మహత్యలు అలాంటివి చేసుకుంటూ ఉంటారన్నమాట చాలా ప్రతికూల ప్రభావాలు చాలా ఎదుర్కొంటారన్నమాట వాళ్ళు అప్పు తీసుకోవడం వాళ్ళ అవసరానికి తీసుకున్నా మళ్ళీ వాళ్ళకి తీర్చడానికి చాలా కష్టం అవుతుంది అందుకోసం వాళ్ళు ఇబ్బంది పడతారన్నమాట ఇపుడు పెళ్ళికోసమన్నది అంటే పెళ్ళికి అప్పు చేస్తారన్నమాట ఇన్ని లక్షలని అప్పు చేస్తే మళ్ళీ ఆ అప్పు తీర్చడం కోసం వాళ్ళకి మూడు లక్షలు అప్పైతే వడ్డీ ఇంకో మూడు లక్షలు లేకపోతే ఆరు లక్షలు అలా పెంచుకుంటూ వెళ్తారు అప్పిచ్చినవాళ్ళు అది వాళ్ళు ఇది తీర్చలేక జీవితాంతం దానితోటి ఉండిపోయి మానసికంగా క్రుంగిపోయి ఎలాంటి ఇది లేక పాపం చాలామంది రైతులు అలాంటివాళ్ళను చూస్తే పంటకోసం చాలామంది అప్పు చేస్తూఉంటారు ఆ పంట చేతికొచ్చేటప్పటికీ ఆ అప్పు తీర్చేస్తే వాళ్ళ దగ్గర ఏమి లేక మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవడాలు ఇలాంటివి ఉంటాయన్నమాట అందుకనే అప్పు అన్నది అవసరానికి ఉపయోగపడినా తర్వాత తీర్చేటప్పటికీ చాలా ఇబ్బందైపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారన్నమాట